ఏమండీ కృష్ణా గారు ఏంటండీ న్యూస్ వాళ్ళు రకరకాలుగా చెప్తున్నారు సావగొట్ట సావగొడుతున్నారండీ బాబు

ఆ న్యూస్ ఏదైనా కానీ వీళ్ళు టిఆర్పిల కోసం న్యూస్నే మార్చేస్తున్నారు

ఇంకా కా

లేదంటే ఆ ఛానల్ ఉండదు కదండీ మరి ఆ సాక్షి అరే అది బాగానే చుపిస్తుందండి అంతేనండి వాడేమో వాడు మంచోడంటాడు వీడేమో వీడు మంచోడంటాడు

ఆ రోజు చంద్రబాబుది బాగా ఐడియా ఉన్నటు ఉందండీ అన్నీ ఛానెళ్ళు అక్కడే ఉండుంటాయి లేదు అంతే అండి

చాలా బాగుంది

కొంచం సాక్షి పర్లేదు లేండి పేపరు ఛానల్ ఎలా ఉన్నా పేపర్ పర్లేదండి

అంతేనండి సరే అండి సరే అండి